భారతదేశం యొక్క పోషకాహార లోపం పేదరికం క్యాలరిఫిక్ లోపం ప్రోటీన్ ఆకలి సూక్ష్మ పోషక లోపం పోషణ్ అభియాన్ రక్తహీనత ముక్తభారత అభియాన్ జాతీయ ఆహార భద్రత చట్టం ఎంఎఫ్ఎస్సిఏ రెండువేల పదమూడు ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఐసిడిఎస్ సైకిల్ ఆఫ్ పోవర్టి పోవర్టి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్వచ్ఛభారత్ అభియాన్ భారతీయ పోషణ్ కృషి కోసం భారతదేశంలో పోషకాహార లోపంతో సంబంధం ఉన్న సమస్యలు పోషకాహార లోపాన్ని పరిష్కరించడానికి ప్రస్తుత ప్రభుత్వ కార్యక్రమాలు భారత దేశంలో పోషకోహార లోపం సమస్య ముఖ్యంగా చిన్నపిల్లల సమస్య ప్రజారోగ్య సమస్యలలో ఒకటి ఇది పిల్లల మరణాలలో సగం మందికి కారణం అవుతుంది పిల్లలలో అనారోగ్యానికి ప్రధాన కారణం ఇది పేదరికం మరియు వివక్షతో పాతుకుపోయిన వైద్యం మరియు సామాజిక రుగ్మతను కలిగి ఉంది ఇది అభివృద్ధిని అడ్డుకునే ఆర్థిక అలల ప్రభావాన్ని కలిగి ఉంటుంది పోషకాహార లోపాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుంది అయినప్పటికి వాటి నిధులు మరియు అమలలో ఇంకా ఖాళీలు ఉన్నాయి ఈ సమస్యను స సమగ్రంగా ఒక పరిష్కరించడానికి ఒక సమగ్ర విధానం అవసరం